నేను పుస్తకాలు కాకుండా న్యూస్ పేపర్లు కూడా చాలా రెగ్యులర్గా చదువుతూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చాలా న్యూస్ పేపర్లు చదివి మనకు సంబంధించిన ఏమైనా యూజ్ అయ్యేవి ఉన్నాయో లేదో సర్చ్ చేస్తూ ఉంటాను దాని ప్రతీ ఒక్క ముఖ్యంగా న్యూ స్పోర్ట్స్కు సంబంధించిన న్యూస్ ఖచ్చితంగా చదువుకుంటాను మ్యాగజీన్లు కూడా చదువుతూ ఉంటాను ఇలా చదవడం వల్ల ప్రజెంట్గా బయట ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరిగింది అనే విషయాలు మనం ఐడెంటిఫై చేయవచ్చు తెలుసుకోవచ్చు దానివల్ల మనకి జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను